కనిపించే మరియు కనిపించని బాధ శారీరక అనారోగ్యాలు తరచుగా ఎక్కువగా కనిపిస్తాయి మరియు రోగ నిర్ధారణ చెయ్యడం సులభం అయితే మానసిక ఆరోగ్య సమస్యలు అంతర్గతంగా ఉంటాయి మరియు గుర్తించడం కష్టంగా ఉంటాయి దీనివల్ల అవి తక్కువ వాస్తవికమైనవి అనే భావన ఏర్పడుతుంది దానిని అధిగమించు మనస్తత్వం విద్య మరియు అవగాహన లేకపోవడం సాంస్కృతిక నిబంధనలు మరియు కళంకం పరిమిత వనరులు మరియు ప్రాప్యత మానసిక ఆరోగ్య సేవలకు నిధులు తక్కువగా ఉండడం శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి భౌగోళిక అడ్డంకులు సామాజిక మరియు ఆర్థిక అంశాలు ఒత్తిడి మరియు ఒత్తిడి వివక్షత మరియు ఉపాంతికము సహాయక వ్యవస్థల కొరత శారీరక మరియు మానసిక ఆరోగ్యం యొక్క పరస్పర సంబంధం